చెప్పండి ఏం కావాలండి అవునండి అది ఎంతమంది ఉంటారండి అవునాండి సరేనండి ఏమన్నా మీరు ప్రూఫ్స్ ఏమన్నా తీసుకొచ్చారండి అంటే ఆధార్ కానీ పాన్ కానీ లేదా ఆధార్ అంటే మీరు ప్రాజెక్ట్ అంట్నారు కాబట్టి మీరు కొన్ని మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి మా హాస్టల్కి ఎందుకంటే ప్రాజెక్ట్ అని ఒక టైం అంటూ ఉండదు కాబట్టి మాకు కొన్ని రూల్స్ ఉంటాయండి మీరు పొద్దున మాట్లు మేము సిక్స్ థర్టీకి మేము గేట్స్ ఓపెన్ చేస్తామండి సిక్స్ థర్టీ దాకా మేమైతే ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ మీద మాత్రమే అర్జెంట్గా ఏదైన్నా వెళ్ళాల్సి వస్తే మాత్రమే మేము ఓపెన్ చేస్తామండి లేదంటే మామూలుగా తిరగడానికి కట్టా అయితే సిక్స్ థర్టీ లోపు అయితే మేము ఓపెన్ చేయము నైట్ టైము నైన్ థర్టీ దాకా ఓపెన్ ఉంటాయండి నైన్ థర్టీ తర్వాత మేము ఇంకేమీ చేయలేమండి ఓపెన్ కూడా చేయము బయటికి కూడా పంపము మీకు ఏదన్నా కావాలంటే మేము మా హోటల్లో మీకు ఏర్పాటు చేస్తాం మాకు దొరి కుదిరినంత వరకు అంతేగానీ మాము కస్టమర్స్ను అయితే మేము బయటికి పంపమండి ఇంకా కొన్ని ఏంటం ఇంకాను ఏటంటే కొంచెం రూమ్స్ అనేవి మాక్సిమం మా క్లీనర్స్ వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు వారికి మీరు ఎప్పడికప్పుడు సహకరిస్తూ ఉండాలి గమ్ముని ఏది వస్తువు ఏమన్నా పగిలినా వెంటనే మీకు ఫైన్ పే చేసేయవలసి ఉంటదండి వెంటనే మీకు ఫైన్ ఏత్తారు దానికి మీరు డబ్బులు చెలించాల్సుంటదండి సరేండి ఉంటారండి అదే ఒకసారి అదే ఒకసారి మాట్లాడుకోండి ఎందుకంటే మావి అయితే కంపల్సరీగా మా యొక్క రూల్స్ అనేవి కంపల్సరీ పాటించాలండి ఎందుకంటే గమ్ముని ఏమన్నాహోటల్లో మీరు ఏ వస్తువుకన్నా ఏమన్నా హాని చేసినా ఏమన్నా డామేజ్ ఏమన్నా చేస్తే కానీ మేము వెంటనే మీకు ఫైన్ అనేది వేస్తామండి మీ ప్రూఫ్ అనేది కంపల్సరీ మా దగ్గర ఒకటి పెట్టాలండి ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ కంపల్సరీ ఏదో ఒకటి ఒరిజినల్ అయితే మా దగ్గర ఉం ఉంటదండి సరేండి సరేండి